నా దైైనంద జీవితాన్ని సులభభరితం చేసే కొన్ని సాంకేతిక సాధనాలు మరియు వనరులు ఇక్కడ ఉన్నాయి జూమ్ రిమోట్ సమావేశాలు మరియు స్క్రీన్ షేరింగ్ను అనుమతించే వీడియో కాన్ఫరెన్స్ సాధనం స్లాక్ అంతర్గత ఇమెయిల్ను తగ్గించి బృంద కమ్యూనికేషన్ను సులభభరితం చేసే చాట్ సాధనం గూగుల్ డాక్స్ మరియు మైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ సహకార డాక్యుమెంటు ఎడిటింగ్ కోసం క్లౌడ్ ఆధారిత వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ వినోదం మరియు విశ్రాంతి నెట్ఫ్లక్స్ మరియు అమెజాన్ ఫ్రైమ్ విస్తృత శ్రేణి సినిమాలు మరియు టీవీ షోలను అందించే స్ట్రీమింగ్ సేవలు